తెలుగు ప్రజలు ఇతర భాషల్లో మాట్లాడే వారితో వారి స్వంత సౌలభ్యం స్థాయి మరియు పరిస్థితిని బట్టి తెలుగు రాని వారితో కమ్యూనికేట్ చేయడానికి వివిధ వివిధ భాషలు అవలంబిస్తారు అనమాట దానిలో ముఖ్యమైన భాష ఆంగ్లం ఇంగ్లీష్ భారత దేశంలో ఆంగ్లం విస్తృతంగా మాట్లాడుతారు మరియు చాలామంది తెలుగు ప్రజలు చాలామంది తెలుగు ప్రజలు బా ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు అనమాట ఇది తెలుగు రాని వారితో కమ్యూనికేట్ చేయడానికి ముఖ్యంగా వ్యాపారం విద్య మరియు పర్యాటకం వంటి అధికారిక బా అధికా ఒక అధికారంలో ఉన్న వారితో కూడా ఈ తెలుగు ప్రజలు ఆంగ్లం భాషలోనే మాట్లాడుతారు మా ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే కోడ్ స్విచ్చింగ్ మరియు అరువు తీసుకోవడం దీంట్లో ఏంటంటే తెలుగు మాట్లేడేవారు తరుచుగా ఒక వాక్యంలో తెరుగు తెలుగు మరియు ఆంగ్లం రెండు భాషాల్ని పదాలను మిళితం చేస్తారు అనమాట ఇలా చేసి ప్రత్యేకించి తెలుగులో ప్రత్యక్ష సమానత్వం లేని భావాలను లేదా వస్తువును చర్చించేటప్పుడు తెలుగు మాట్లాడని వ్యక్తికి అన్ని పదాలు అర్థం కాకపోయినా అర్థాన్ని తెలియజేయడానికి ఇది సహా ఈ భాష అన్నది కోడింగ్ స్విచ్ అన్నది సహాయ పడుతుంది అనమాట అలాగా తెలుగు రాని వాళ్ళకి భాషని అదే కమ్యూనికేట్ చేస్తారు తెలుగు ప్రజలు